నాకు కానీ ఒక అవకాశం ఇచ్చి భారత దేశంలో లేదా మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు లేదా మా ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాలలోని కొన్ని కళలను ఇతర దేశాలకు చూపించాలి అనుకుంటే భారతీయులకి ప్రతి రాష్ట్రానికి ఒక వైవిధ్యపరమైన సంస్కృతి ఆచరణలు ఉంటాయి అది నాట్య కళలో అవ్వచ్చు చిత్ర కళలో అవ్వచ్చు లేదా పాటల పరంగా అవ్వచ్చు ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క భాష ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క ప్రతి భాషకు ఒక్కొక్క యాస ఒక ప్రతి దాంట్లో వైవిధ్యం కనబడుతుంది డైవర్సిటీ ఈజ్ బెస్ట్ ఇన్ ఇండియా అని నా అభిప్రాయం ఎందుకంటే దాని అర్థం విభిన్న జాతుల సమూహ కలయిక భారతదేశం అనేది నాకు కానీ అవకాశం ఇచ్చి ఇతర దేశాలకు భారతదేశం యొక్క గొప్పతనం చెప్పమంటే కొన్ని కో నాట్య కళలు ఉదాహరణకి భారత భారతీయ కళలు భరతనాట్యం కూచిపూడి కథాకళి ఇలాంటి నాట్యాలను అలాగే యుద్ధ కళలను విభిన్నమైన యుద్ధ కళలను మట్టి కుస్తీలు అని ఇలా రకరకాలు ఉన్నాయి వీటిని ఇతర దేశాలకు చూపించడంలో ఎంతో సంతోషం సంతృప్తి కూడా కలుగుతుంది వాళ్ళు కూడా మన భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకుంటారు సంస్కృత సాహిత్యం కానీ సంగీతం కానీ ఎంతో గొప్పది భారతదేశం ఎందులో తక్కువ కాదని వాటి ద్వారా వాళ్ళకి అర్దమవుతుంది నాకు గాన ఒక అవకాశం ఇస్తే భారతదేశంలో విభిన్నం అయిన నాట్య కళలు నృత్య కళలు అలాగే సాహిత్యపరమైన కళలను అలాగే సంగీత కళలను చూపించాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే వాటి ద్వారా ఏంతో వా ఉదాహరణకి మన సినిమాలు త్రిబులార్ అయితే ఏమి నాటు నాటు సాంగ్ అక్కడ బాగా అక్కడ అమెరికా ప్రజల చేత డాన్స్ వేయించింది అలాంటి ఎన్నో గొప్ప గొప్ప కళలు మనతో ఉన్నాయి భారత దేశంలో వాటిని చూపించడంతో భారతదేశం అందరి మన్నన పొందుతుంది ఎక్కడో ప్రథమ స్థానంలో ఉంటుంది